హలో బ్యాంక్ మ్యానేజర్ గారేనా నేను ఇది రైతుని మాట్లాడుతున్నానండి నేను నేను ఒక చిన్న పాటి ఇది పెట్టుకుందామనుకుంటున్నాను నాకు వ్యాపారం పెట్టుకుందామనుకుంటున్నాను నాకు లోన్ కావాలి నేను ఒక ఐదు నుంచి ఆరు లక్షల వరకు పెట్టుకుందామనుకుంటున్నానండి

ఉన్నాయండి నా సిబిల్ స్కోర్ నేను చీరలు మరియు బట్టల కొట్టు పెడదామనుకుంటున్నాను అండి

సరేనా అండి ఐదు లక్షలకి నెలకి ఎంత ఇవ్వాలండి నెలకి ఎంత పడుతుంది ఇవ్వడానికి లోన్ సరేనండి రేపు నేను వస్తాను సరేనండి మిగతావన్నీ బ్యాంకుకొచ్చి మాట్లాడుతాను ధన్యవాదములు